నేను గీయడానికి ఇష్టపడని రోజులు అంటే నాకు బాగా కలత ఉన్నప్పుడు లేదా నాకు తలనొప్పిగా ఉన్నప్పుడు నేను బాగా ఏదో ఆలోచించినప్పుడు నేను గీయను మళ్ళీ నేను ఎప్పుడు బాగా గీయగలుగుతాను అంటే పక్షులను చూసినప్పుడు

మరి అవి వాటిని చూసి గీయడానికి నేను పదిహేను నిమిషాలు సమయం వేచ్చించగలుగుతాను అది ఎంత ఇష్టము అంటే అది నా యొక్క హృదయాన్ని పులకరింపజేసే అంతగా అది నన్ను కదిలిస్తుంది కాబట్టి గీస్తాను